హలో నమస్తే అండీ మ్యాడమ్ మేం మేము మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆలయం గుడి చూడాలని అనుకుంటున్నామండీ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఆ గుడి దగ్గరికి ఇట్లా మేం బాపట్ల నుంచి మాట్లాడుతున్నామండి మీరు వెహికల్ ఏది ప్రొవైడ్ చేస్తారు

మేం పదమూడు మందిమి మ్యాడమ్ మేం టెంపో కావాలని కోరుకుంటున్నాం టెంపోలు ఏవైనాటెంపో అవైలబుల్ ఉందా అండి మీ దగ్గర

ఫుడ్డు ప్రొవైడ్ చేస్తారా అండి మీరు ఫుడ్డు కూడా

అంటే ఫుడ్డుతో కలిపా మ్యాడమ్ లేకపోతే ఫుడ్డు

ఎన్ని రోజులు పట్టిద్ది మ్యాడమ్ అది మీరక్కడ చూపించడానికి ఎన్ని రోజులు పడుతుంది

అంటే ఒక రోజులోనే అయిపోతుంది

ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నేను కనుక్కొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సరే మ్యాడమ్ ఉంటాను